నేను ముందు పేర్కొన్న విధంగా ఏంటంటే ఫస్ట్ టైం అయితే నేను షర్ట్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది అది చాలా బాగా ఫిట్ అయింది సో నంటే అంతే కాన్ఫిడెన్స్ తో నేనేంటంటే ఆ హుడ్డీ కి మ్యాచింగ్ గా ఒక కార్గోస్ జీన్స్ అయితే నేను పెట్టడం జరిగింది అది కాంబినేషన్ చాలా బాగుంటుంది అని చెప్పి నేను అయితే నేనైతే ఆ ప్యాంట్ నైతే అయితే ఆర్డర్ చేయడం జరిగింది ఆర్డర్ అయితే ఫైవ్ సిక్స్ డేస్ కైతే వచ్చింది నేను ఆర్డర్ చేసిన తర్వాత సో రాగానే ఓకే మనం హుడ్డి తీసుకున్నాం కదా దాని మీదకి వెంటనే ట్రై చేద్దామని ఎంతో ఎక్సైట్మెంట్ తో ఏం చేశానంటే వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయ్యి హుడ్డి వేసుకుని ప్యాంట్ వేసుకుందామనే టైం కి ఏం జరిగిందంటే ఆ క్లాత్ చాలా డెలికేట్ గా ఉంది క్లాత్ కార్గోస్ ప్యాంట్ ది అదే కాదు ఏంటంటే పాకెట్స్ కూడా చాలా అనీవంగా ఉన్నాయి కరెక్ట్ గానే ఉంది స్టిచ్చింగ్ అలాగే బాగా స్టిచ్చింగ్ అనేది ఏంటంటే వాడు వేశాడు కానీ ఏంటంటే ఆ పాకెట్ స్టిచ్చింగ్ అనేది ఊడిపోతుందండి ఇంకోపక్కన నుంచి ఇంకొకటొచ్చేసి ఏంటంటే ఆ ప్యాంట్ అనేది ఆ ప్యాంర్ కూడా ఏంటంటే ఫిట్టింగ్ సరిగా లేదండి కాలు నేను సైజు కూడా సరిగా రాలేదు జిప్ కూడా ఏంటంటే స్టక్ అయిపోతుందండి జిప్ జిప్ అనేది కూడా సరిగా ఎక్కట్లేదు సర్లే ఇవన్నీ వదిలేస్తే ఆ వీస్ట్ అనేది కొంచం టై టైట్ అయింది పర్వాలేదు కానీ ఈ కిస్తా దగ్గరకు వచ్చేసి ఏంటంటే బాగా కిందకి వచ్చిందండి లో వచ్చింది అంటే బాగా సైజు పెద్ద వాళ్ళకు ఉన్నట్లు అలా వచ్చిందండి కిందకి కిస్తా కూడా సరిగా ఫిట్ అవ్వలేదు నెక్స్ట్ ఈ యాంకిల్ దగ్గరకు వచ్చేసి ఏంటంటే ఈ యాంకిల్ వరకు కింద ఫుట్ వరకు అయితే ప్యాంట్ రాలేదండి అదేంటంటే పై ప్యాంట్ ప్యాంట్ కి ఇంకా ఆ ఫుట్ ఇంకా ఫుట్ పైకైతే ఈ ప్యాంట్ అయితే వచ్చేయడం జరిగింది ఓవరాల్ గా కలర్ అయితే నేను చాలా మంచి కలర్ గా సెట్ చేసుకున్నాను కానీ ఆ కలర్ కి కల కలర్ మినహాయించి మిగతా ఈ ఈ స్టిచ్చింగ్ అనేది లేకపోతే క్వాలిటీ అనేది అసల నాకైతే అసల సాటిస్ఫాక్షన్ అసలే లేదండి చాలా నెగిటివ్ గా ఇదైతే నన్ను ఇంపాక్ట్ చేసింది ఆ బ్రాండెడ్ ట్యాగ్ కూడా దానికి ఉంది అది బ్రాండెడ్ ప్యాంట్ ఏ అను తీసుకున్నాను కానీ ఆ బ్రాండెడ్ ప్యాంట్ లో కూడా ఇలాంటి చిన్న చిన్న తప్పులైతే జరగడం అయితే నేను గమనించానండి మొత్తం మీద చెప్పుకుంటే ఇదేంటంటే ఒక నెగటివ్ ఎక్స్పీరియన్స్ నైతే నేనైతే ఈ ప్రోడక్ట్ ద్వారా ఫేస్ చేయాల్సి వచ్చిం ఫేస్ చేయాల్సి వచ్చిందండి సో ఇదైతే నేను ఎదుర్కొన్న ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సెకండ్ ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసిన తర్వాత నేను ఎదుర్కొన్న ఈ నెగటివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ జీన్స్ ప్యాంట్ తో ఇదేంటంటే షేర్ చేసుకున్నాను